హలో మేడం మేము ఇక్కడ వేరే ప్లేస్ నుండి ఇక్కడికి వచ్చాము ఆంధ్రప్రదేశ్లో మంచిగా చూడటానికి ఉన్న ప్లేసెస్ ఇంకా టెంపుల్స్ ఏమైనా ఉంటే మాకు చెప్పండి మేము బీచులు ఇలా చూడటానికి వచ్చాము మా ఫ్రెండ్స్ అందరితో కలిసి మిమ్మల్ని మేము గైడ్గా తీసుకున్నాము కదా మమ్మల్ని అక్కడికి తీసుకు వెళ్ళి ఆ ప్లేసుల గురించి చెప్పడం ఇంకా మాకు ఏవైనా ఫుడ్ ఐటమ్స్ వెరైటీస్ ఏమైనా ఉంటే వేరే హోటల్స్కి తీసుకు వెళ్ళడం అలాంటివి చేస్తే చేస్తారు అని మీ దగ్గరికి వచ్చాము మేడం ఓకే మేడం మేము అక్కడికే వెళ్ళాలి అనుకుంటున్నాము ఒకసారి బీచ్కి అలా వెళ్ళి మంచిగా అక్కడ వ్యూ చూసి అక్కడ ఎంజాయ్ చేసి వచ్చి రెస్టారెంట్లో ఏమైనా ఫుడ్ తీసుకుందాము అనుకుంటున్నాము మమ్మల్ని ఫస్ట్ బీచ్ దగ్గరికే తీసుకు వెళ్ళండి